తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల నలభై ఒకటి ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై రెండు నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందలు ఐదు లక్షల డెబ్భై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల నలభై